గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ మౌనిక వాళ్ళ మ్యాడమా అండి మ్యాడమ్ నేను మౌనిక వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను మ్యాడమ్ మ్యాడమ్ మేము తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నాం మ్యాడమ్ అనుకోకుండా అనుకున్నాం ఇక మా మా అమ్మాయి ఏమో లీవ్ అడుగు అమ్మా లీవ్ అడగకుంటే మ్యాడమ్ తిడుతుంది అని చెప్తే మీకు ఫోన్ చేస్తున్నాను మ్యాడమ్ మ్యాడమ్ ప్లీజ్ మ్యాడమ్ ఎప్పటి నుంచి అనుకున్నాం ఇప్పుడు టికెట్లు బుక్ అయినాయి మ్యాడమ్ అందుకని ట్రైన్ టికెట్లు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది మ్యాడమ్ ఎగ్జామ్ ఎ ఎప్పుడు మేడం ఎప్పుడు ఉంది మేడం మ్యాడమ్ పదిహేను రోజులు కదా మ్యాడమ్ రెండు రోజులలో మళ్ళీ తీసుకు వస్తాను మ్యాడమ్ లేదు మ్యాడమ్ కావాలంటే మేము బుక్కులు కూడా తీసుకు వెళ్తాం మ్యాడమ్ చదివిస్తాం మ్యాడమ్ చదివిస్తాం మ్యాడమ్ ఒక టూ డేస్లో వస్తాం మ్యాడమ్ టూ డేస్ తర్వాత నేను తీసుకు వస్తాను మ్యాడమ్ తీసుకు వచ్చి మళ్ళీ దింపి పోతాను మళ్ళా వాళ్ళ నాన్న కూడా అట్లనే అట్లనే మ్యాడమ్ ఖచ్చితంగా తీసుకు వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా లేరు కదా మ్యాడమ్ అందుకని ఇంక నేను వచ్చి దింపి పోతాను మ్యాడమ్ రేపు తీసుకు వెళ్ళమంటారా మ్యాడమ్ మరి అట్లనే మ్యాడమ్ ఖచ్చితంగా తీసుకు వస్తాను మ్యాడమ్ లెటర్ కూడా రాసిపోతాను మ్యాడమ్ కావాలంటే ఖచ్చితంగా మ్యాడమ్ పుస్తకాలు తీసుకు వెళ్ళి చదివిస్తాను నేను ఖచ్చితంగా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ మా మా అమ్మాయి ఎట్ల చదువుతుంది మ్యాడమ్ అంతే కానీ ఇప్పుడు అర్జెంట్గా మేము మొక్కుబడి కో మొక్కు కోరుకున్నాను మ్యాడమ్ అందుకని పోవాల్సి వస్తుంది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ధన్యవాదాలు